హలో అవునండి మీరు ఎవరు మీకు మేము ఎలా సహాయపడగలుగుతాము అవునా అండి ఏ ఏ సంవత్సరం జాయిన్ చేయాలనుకుంటున్నారు ఈ సంవత్సరమా లేకుంటే వచ్చే సంవత్సరమా మా స్కూల్లో సిబీఎస్సి సిలబస్ చెప్తామండి అలాగే ఐఐటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయిస్తారు అలాగే అలాగే ప్లే క్లాసెస్ ఉంటాయి యోగా చేపిస్తారండి స్టడీ స్టడీ అవర్స్ కూడా కండక్ట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు బాగా పిల్లలు ఇక్కడ వాళ్ళు స్కూల్ల్లోనే నేర్చుకోవాలనేసి అలాగే మా స్కూల్లో ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఉన్నారండి దానివల్ల వాళ్ళకి సబ్జెక్ట్ అనేది భిన్న అర్థంమవుతుందనేసి వాళ్ళని పెట్టినామండి అవునండి మీరు మీ అబ్బాయి ఏ క్లాస్ అని చెప్పినారు అమ్మాయి ఏ క్లాస్ అని చెప్పినారండి ఎల్కేజీ వాళ్ళకి వచ్చేసండి ఎయిటీ థౌజండ్ అండి ఫీజు అబ్బాయి వాళ్ళకొచ్చేసి ఒక లక్ష అండి ఆ ఫీజు అనేది తగ్గించుకోమండి కావాలంటే మాకు మేము బస్ ఫెసిలిటీ ఉంది కదండీ వ్యాన్ ఫెసిలిటీ దాంట్లో కావాలంటే తగ్గించుకుంటామండి మీరు ఇంతకాడుగుతున్నారు ఒకట్టి దాంట్లో తగ్గించుకుంటాము ఒకవేళ తగ్గించుకునేది ఎట్లా ఉంటే ఓకేనండి మీరు మీరు ఎక్కడు ఎక్కడ ఎక్కడున్నారండి మీరు మీ నే నేటివ్ ఎక్కడండి అవునా అండి సరే అండి మీరు మా కాలే మా స్కూల్లో జాయిన్ చేయిస్తారా అండి సరే అండి ధన్యవాదాలండి